మొబైల్ షాపా అండి నాకు ఇక్కడ ఫోన్ కావాలి మంచి బ్రాండ్స్ ఏమున్నాయి హలో ఇప్పుడు వన్ ప్లస్ యొక్క ర్యామ్ రోమ్ దాని స్నాప్డ్రాగన్ అన్నీ చెప్పగలుగుతారా

ఈ వన్ పీస్ ఈ వన్ ప్లస్ అనేది గేమింగ్కి మంచిగా ఉంటదాండి

ఓకే ఇప్పుడు ఐక్యూ బెటరా లేకుంటే వన్ ప్లస్సా వన్ ప్లస్సే కెమెరాలో ఇంకా కెమెరా గురించి చెప్పండి

అవునా కెమెరాస్ అయితే బాగా వస్తాయా ఇంకా కెమెరా ఎక్కువ ఎటు నుంచి బాగా వస్తుంది మరి ఒకసారి దీ నాకైతే గేమ్స్ ఉన్న ఫోనే గేమ్స్కి బాగా అనుకూలించే ఫోన్ కావాలి అయితే ఈ మొబైలు ఇంకా ఈ మొబైల్ గురించి ఇంకా బ్యాటరీ స్ట్రె ఎంతుంటుంది ఛార్జింగ్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఓకే ఓకే అండి తీసు